ఇండియాలో వచ్చేసి మనం చాలా ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తాం ఎగ్జాంపుల్ బస్ యూస్ చేస్తాం బైక్ యూస్ చేస్తాం స్కూటీ యూస్ చేస్తాం ట్రైన్ యూస్ చేస్తాం మెట్రో యూస్ చేస్తాం ఏరోప్లేయిన్ యూస్ చేస్తాం ఇట్లా చాలా ట్రాన్స్పోర్టేషన్కి చాలా చాలా వేస్ ఉన్నాయి వెళ్ళడానికి అండ్ కంట్రోల్ చేయాలంటే ట్రాన్స్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది ఆ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలని నేను అనుకుంటున్నాను ట్రాన్స్ ఇంకా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి